నేను నా జీవనోపాధి కోసం టైలరింగ్ చే స్తాను ఆ టైలరింగ్ మార్గాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే చిన్నప్పటినుంచి నాకు టైలరింగ్ మీద ఇష్టం ఆసక్తి అనేది ఉండేది ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మగారు టైలరింగ్ చేసేవారు ఆవిడ చాలా మంచిగా బట్టలు అనేది కుట్టేవారు ఆవిడ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఆవిడను చూసే నాకు ఆసక్తి కలిగినది అందుకని నేను టైలరింగ్ మార్గాన్ని ఎంచుకున్నాను